హలో సార్ హాయ్ సార్ సార్ ఇక్కడ నేను డిప్రెషన్లో ఉండి టూ మంత్స్ అవుతోంది సార్ కొంచెం అంటే అప్పుడు కొంచెం ఎలా నేను మళ్ళీ రీకవర్ అవ్వాలి సార్ అంటే పూర్తి నేను ఎవరితో మాట్లాడలేకపోతున్నను నాకు నేనే ఎలోనుగా ఉంటున్నా సార్ నేను అంటే మా ఇంట్లో ఎప్పుడూ నేను చిన్నప్పటినుండి ఎప్పుడూ ఆర్గ్యుమెంట్స్ ఉంటూనే ఉంటాయి సార్ అలా అనేసి నేను ఒంటరిగా ఉండడం ఇష్టంగా అంటే ఎప్పుడూ ఒక ఒంటరిగా ఒక ఒక డార్క్నెస్లా ఉండడం నాకు ఇట్లా అలవాటు అయిపోయింది సార్ అట్లా నేను ఇప్పుడు ఎవరితో మాట్లాలేకపోతున్నాను ఒక ఒకరితోని ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నాను అలా అవును సార్ అవును సార్ నేను ఎంత అదే సార్ నాకు చాలా ఇలా ఎప్పుడూ నెగిటివ్ నెగిటివ్ థాట్సే వస్తున్నాయి సార్ నాకు ఎప్పుడు చెడు ఆలోచనలేే జరుగుతున్నాయి మైండ్లో

నాకు మెడికల్గా ఏమైనా మెడిసిన్ ఇలా ఏమైనా ఇస్తారా సార్ నాకు ఏమనా మెంటల్ హెల్త్ చాలా డిస్టర్బ్ అయింది సార్ అలా సరే సార్ థ్యాంక్యూ సార్ నేను చాలా ముందు ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తాను సార్

ఓకే సార్ థ్యాంక్ యూ సార్